ఆహారం మన సంస్కృతికి అర్థం వంటిది ప్రతి ఊరికి ప్రతీ ప్రాంతానికి తాను ప్రత్యేకంగా అలవాటు చేసుకున్న ఆహారపు సాంప్రదాయాలు ఉంటాయి అలా మా ఊరిలో కూడా కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఆహార రకాలు ఉన్నాయి ఇవి కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా చారిత్రపరంగా సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి మా ఊరు ప్రధానంగా వ్యవసాయం ఆధారంగా ఉండే గ్రామం ఇక్కడ ధాన్యం శనగలు ఉలవలు పెసరపప్పు లాంటి ధాన్యాలు ఎక్కువగా పండుతాయి అందుకే మా ఊరిలో తయారు చేసే వంటకాలు ఉదాహరణకు రాగి సంఘటి ఇది మా ఊరిలో ప్రతిరోజు తినే ప్రాధాన్య ఆహారం ఇది శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది చక్కెర పొంగలి బెల్లం అవాాలు పండుగల సమయంలో చేసే ఈ పిండి వంటలు చక్కని సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి పెసరట్టు అరటి పిండి కూరలు ఇవి ఆరోగ్యానికి మేలు చేసే రుచికరమైన వంటలు మరియు ఉలవచారు శీతాకాలంలో ఎక్కువగా తినే ఈ ఉలవచారు ఎంతో రుచికరంగా ఉంటుంది శరీరానికి ఎంతో మేలు చేకూరించే విధంగా ఈ ఉలవచారు ఉంటుంది ఇవన్నీ మా ఊరి రైతులు కష్టపడి పండించే వంటల ఆధారంగా తయారు అవుతాయి దీనివల్ల గ్రామీణ జీవితంలో ఆహారం మానవులకు ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే విధంగా ఉంటుంది ఈ ఆహారపు రుచులు మా ఊరికి ప్రత్యేక గుర్తింపును ఇస్తు ఇంటికి ఉన్న విలువ గుర్తిస్తాయి పండుగలు శుభకార్యాలు పుణ్యకాలాలలో తయారయ్యే ఈ వంటకాలు సామూహికంగా ఆనందాన్ని చేకూరుస్తు మరియు మన శరీరానికి మన శారీరిక స్థితికి మన శరీరంలో ఉన్న అవయవాలకి బలం చేకూర్చే విధంగా ఈ యొక్క పిండి వంటలు మనకు ఎంతో బలాన్ని చేకూరుస్తు మనల్ని ఆనందంగా బలంగా ఉండే విధంగా తయారు చేస్తాయి